శారీరక శ్రమ లేకపోవడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి అది ఏ విధంగా అంటే సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మనకి మొదటిగా వచ్చేది బధకం దీని నుంచే అధికంగా బరువు పెరిగిపోతాము ఇంకా థైరాయిడ్ సమస్యలు వస్తాయి అదేవిధంగా చెడు క్రొవ్వు పదార్థాలు కానీ మన బాడీలో అలాగే ఎక్కువైపోయి దానివల్లనే గుండెకి సరైన రక్త ప్ర ప్రసరణ లేకపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది దాని నుండే మధుమేహం కూడా వచ్చే అవకాశం చాలా ఉంటుంది అదేవిధంగా హార్మోనల్ ఇంబాలెన్సెస్ జరుగుతూ ఉంటాయి దాని నుండే థైరాయిడ్ సమస్యలు రావచ్చు ఇంకా ఆకలి లేకపోవడం లాంటి సమస్యలు రావచ్చు ఇంకా నిద్ర లేకపోవడం వలన తలనొప్పి అదేవిధంగా